జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవము ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవము ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవము సెప్టెంబర్ పదిహేను ఇంజినీరింగ్ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి